హలో సార్ రాత్రి భోజనం వండేటప్పుడు మాకు గ్యాస్ అయిపోయిందండి ఇప్పుడు అత్యవసరంగా మేము కొత్త గ్యాస్ కొత్త గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నామండి వినియోగదారు ఐ డీ చెప్తున్నామండి మా గ్యాస్ బుక్ చేయండి మా ఐ డీ తొమ్మిది నాలుగు ఐదు ఆరు కర్నూల్ కర్నూల్ జిల్లా పూనకాళ గ్రామంకు అత్యవసరంగా తొందరగా మాకు గ్యాస్ సిలిండర్ను అందించేయమని కూర్చున్నామండి